అమ్మ మీరు షాప్కి వచ్చిండ్రామ్మ నైట్ డ్యూటీకి అమ్మ చూడండి ఇప్పుడు దొంగతనాలు బాగా జరుగుతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ కూడా అందుబాటులో పెట్టుకోండి ఫోను సిసి టీవీలు కూడా ఆన్ ఉన్నాయో లేవో చూసుకోండి చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరొచ్చినా వెళ్ళినా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ కనిపెట్టుకుంటూనే ఉండాలమ్మ

అమ్మ అదే జువెలరీ షాప్ కదమ్మా కొంచెం మరి ఇదిగో గోల్డ్ కదా జాగ్రత్తగా చూసుకోవాలి మనం పోయినాక బాధపడి పడి ఇబ్బంది పడితే ఏమి ఉండదమ్మా మీ మీదనే ఇప్పుడు నమ్మకం కొద్దిగా మేము అటు ఇటు వెళ్తూ ఉంటాము కదా జాగ్రత్త కొద్దిగా ఉండాలి మీరు చాలా జాగ్రతగా మీరు చూసుకోవాలి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అదే అని అలర్ట్గా ఉన్నరా లేరా అని మేము అదే చెప్తున్నానామ్మా మీరు జాగ్రత్తగా ఉండాలి

అమ్మ నైట్ షిఫ్ట్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ కూడా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి మరి మీరు ఉన్నారా లేదా మరి అలర్ట్గాఅ ఉన్నారా లేదా అని నేను ఫోన్ చేస్తున్నాను అమ్మ పడుకోవద్దు టీ తాగాలి ఆ ఫోన్ కూడా ఫోన్ కూడా అందుబాటులో పెట్టుకోండి మీకు ఎవరైనా వచ్చి చేసినా కాని మాకు ఫోన్ చేయండి పోలీసులకు ఇన్ఫామ్ చెయ్యండి జాగ్రత్తగా ఉండండమ్మ సరే